హలో స్విగ్గీనా అండి నేను ఆర్డర్ చేసిన ఫుడ్ క్యాన్సల్ చేయాలి అనుకుంటున్నాను నా ఆర్డర్ నంబర్ సీ ఫోర్ ఆర్డర్ని క్యాన్సల్ చేయగలరా తర్వాత నా అమౌంట్ని రిఫండ్ చేయగలరా అండి ఒకసారి చూసి చెప్పరా